లైబ్రరీ అండి మీరు ఎవరు ఏ బుక్ అండి సైన్స్ బుక్ అది మీకు డెలివరీ కావాల లేదంటే ఆఫ్లైన్లో తీసుకుంటారా అండి ఓకే ఓకే అండి ఓన్లీ ఒకటే బుక్ అండి బుక్ అన్నాంక ఆతరు ఆతర ఏ ఉంటే ఆతర్ ఏమి రాశాడో ఏమో తెలియదు సైన్స్ బుక్ రెడీగా ఉన్నాయా అండి రెడి అన్ని ఏ సెట్ ఆ సెట్ రెడీగా ఉన్నాయి మీరు వచ్చేదాన్ని బట్టి మీరు ఎప్పుడో వస్తారు చెప్తే దానికి వన్ డే బిఫోర్ రెడీగా పెడతాను అండి కవర్ వేస్తాను అండి ఆ కవర్ కూడా మనీ అవుతుంది టూ రూపీస్ కవర్కి బుక్ స ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పడుతుంది అండి అరం కావట్లేదు అండి మీరు చదువుకుందాం అని అడిగిన మరి నేను ఇంకా తక్కువ రేట్ చెప్తున్నాను అండి ఏ రోజు ఐదు మీకు వాడి వాడి బుక్ ఎంతమంది వాడితే ఏంది అండి మీకు బుక్కు మరి మీకు ఇచ్చేది ఫెష్ బుక్కు మేము ఒక వన్ బుక్కు కేవలం టెన్ టైమ్స్ అట్ల వాడమని ఇస్తాం తప్ప కర కరాబ్ అయిన బుక్ మేము ఎందుకు ఇస్తాం అండి సరే అండి మంచిది ఉండండి